భారతదేశ చరిత్ర అనేది చాలా పురాతనమైనది మరియు సంక్లిష్టమైనది ఇది అనేక శతాబ్దాల కాలం పాటు వివిధ రాజవంశాలు సామ్రాజ్యాలు మరియు సంస్కృతులను కలిగి ఉంది భారతదేశ చరిత్రలో అనేక ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి ఇవి దేశాన్ని మరియు దాని ప్రజలను ఏర్పరచడంలో సహాయపడ్డాయి భారతదేశ చరిత్ర యొక్క కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి అవి ఏమిటంటే మొదటగా సింధు నాగరికత ఈ సింధు నాగరికత అనేది భారతదేశంలోని మొట్టమొదటి నాగరికతలలో ఒకటి ఇది సుమారు మూడు వేల మూడు వందలు బీసీ నుండి పదమూడు వందల బీసీ వరకు ఉనికిలో ఉంది సింధు నాగరికత వ్యవసాయం వాణిజ్యం మరియు నగరీకరణలో అభివృద్ధి చెందింది ఇక రెండవది మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం భారతదేశంలోని మొట్టమొదటి సామ్రాజ్యాలలో ఒకటి ఇది సుమారు మూడు వందల ఇరవై రెండు బీసీ నుండి నూట ఎనభై ఐదు బీసీ వరకు ఉనికిలో ఉంది మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు ఈ సామ్రాజ్యం భారతదేశం మరియు ఆసియాలోని చాలా భాగాలను కలిగి ఉంది ఇక మూడవది గుప్త సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం భారతదేశంలోని మరొక ముఖ్యమైన సామ్రాజ్యం ఇది సుమారు మూడు వందల ఇరవై ఏడి నుండి ఆరు వందల నలభై ఏడు ఏడి వరకు ఉనికిలో ఉంది గుప్త సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మొదట స్థాపించాడు ఈ సామ్రాజ్యం భారత దేశంలో సువర్ణయుగంగా పరిగణించబడుతుంది మహమ్మదీయుల దండయాత్రలు నాలుగవది మహమ్మదీయులు పన్నెండవ శతాబ్దంలో భారతదేశంలోకి ప్రవేశించారు వారు భారతదేశంలో అనేక రాజ్యాలను స్థాపించారు వీటిలో ఢిల్లీ సుల్తానేట్ మొఘల్ సామ్రాజ్యం మరియు హైదరాబాద్ రాజ్యం ఉన్నాయి ఇక ఐదవది స్వాతంత్య్ర ఉద్యమం స్వాతంత్య్ర ఉద్యమం పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ప్రారంభమయ్యింది ఈ ఉద్యమం భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం సాధించడానికి దారితీసింది ఈ ఉద్యమంలో అనేకమంది నాయకులు పాల్గొన్నారు వీరిలో మహాత్మ గాంధీ నెహ్రు జవహర్ లాల్ నెహ్రు మరియు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు భారతదేశ చరిత్ర దేశాన్ని మరియు దాని ప్రజలను ఏర్పరచడంలో సహాయపడింది ఇది అనేక ముఖ్యమైన విషయాలను నేర్పిస్తుంది